హలో మేము రీసెంట్గా హైదరాబాద్కి ట్రైన్ టిక్కెట్ బుక్ చేసుకున్నాము సో ఇప్పుడు వెళ్ళట్లేదు ట్రిప్ క్యాన్సిల్ అయింది మాకు రిఫండ్ కానీ టిక్కెట్ బుక్ పరిస్థితి ఏమిటి ఇప్పుడు మచిలీపట్నం టు హైదరాబాద్ త్రీ మెంబర్స్కి డేట్ ఆఫ్ బుకింగ్ వచ్చేసరికి టుమారో అండి సడన్గా క్యాన్సిల్ అయింది ట్రిప్

ఓకే ఓకే ఓకే అండి వీళ్ళు ఫ్రాడ్ అని ఏం లేదు కదా దీనిలో ఫ్రాడ్ అలాంటిది ఏం లేదు కదా ఓకే అండి డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లోకి పడిపోతాయా ఓకే అండి ఓకే అండి థ్యాంక్ యూ